మేము వంట చేసుకునేటప్పుడు అన్నమయ్యింది కూర పొయ్యిమీద పెట్టినా గాస్ అయిపోయింది మరి గాస్ అయిపోతే ఎట్ల మేము బుక్ చేపిచ్చినాం బుక్ చేయిస్తే ఆ గాస్ వేసే ఏజె ఏజెంట్కు చెప్పినాం మాకు అర్జెంటు కావాలి మాకు నైట్ పూట మాకు గాస్ పోయింది ఇప్పుడు పోయి మేము ఎవరి ఇంటికి పోతే ఎవళ్ళిస్తారని మేము చెప్పినం మేము గాస్ గురించి బాధపడి చెప్పినం మాకు ఎవ్వరివ్వలే నైట్ పూట మేం ఏజెంటకు ఫోన్ చేసినాం గాసు తెమ్మని మాకెట్టా మాకంటిప్పుడు ఆగిపోయింది మేమెట్లా గాస్ అప్ అది వేసేటానికి మా కొడుకు దూరమున్నడు ఆయన రావాలంటే కొంచెం టైం పడుతుంది చేసిన నేను